తెలంగాణలో చాలా ప్రధానిక స్థానిక కళారూపాలు ఉన్నాయి మరియు వాటిని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఉదాహరణకి చిత్రలకళ చిత్రకళ అంటే చిత్రాల్ని వేసేవారికి చిత్రకళ అంటే చాలా ఇష్టం చిత్రాలని అదో రకంగా వ మనసుకు హత్తుకొనేటట్లు చిత్రాల్ని వేస్తూ ఉంటారు మరియు అందర్నీ ఆశ్చర్యపరిచేటట్టు ఆ చిత్రాలని వేస్తూ ఉంటారు శిల్పకళ అంటే శిల్పా ఒక రాతి బండపై వారికి నచ్చిన శిల్పాల్ని చెక్కి మరియు అన్నీ మ్యూజియంలో పెట్టించే విధంగా శిల్పాలను చెక్కుతూ ఉంటారు మరియు వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోవడానికి చెక్కుతూ ఉంటారు మరి కొంత శిల్పి శిల్ప కళ ఉన్నవారు పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కుతుంటారు ఉదాహరణకి ఆయోధ్యలోని శ్రీ శ్రీరాముడి విగ్రహాన్ని శిల్ప శిల్ప కళ ఉన్నవారు చెక్కి చెక్కారు అది కొన్ని సంవత్సరాల నుండి ఆయన అలా చెక్కించాలని ఉం అనుకున్నాడు కాబట్టి ఆ కళ ద్వారా ఆ శిల్ప కల ఉన్న గొప్ప పేరు వచ్చింది ఆయన ద్వారా అందుకే ఆయన శ్రీ అయోధ్యలోని శ్రీరాముని మందిరంలో ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని అంత గొప్పగా శిల్పి చెక్కించారు వస్త్రాలు వస్త్రాలు వస్త్రాలు నేయడం వడ్రంగులను వస్త్రాలు నేయడం అంటారు పద్మశాలిని వస్త్రా వస్త్రాలు నేయడం అంటారు వారు చేతిపైన చేనేత వస్త్రాలను చేస్తారు వీటిని పెద్ద పెద్ద ఊర్లో ఉన్న సర్పంచులు మరియు ఆళ్ళు కూడా వేసుకుంటారు ఈ వస్త్రాలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు వేసే విధానం వాళ్ళు ఇట్ల చేతితో అంటున్నా కొద్దీ ఆ వస్త్రానికి ఒక కళ వస్తుంది అందుకే చేనేత వస్త్రాలు బాగుంటాయి మరి కుమ్మరి కుండ కుమ్మరి వాళ్ళు కుండలు కూడా తయారు చేసుంటారు ఆ కుండలు అన్నీ రకాలుగా ఉపయోగపడుతుంది ఉదాహరణకి మనం ఆ ఆనాటి కాలంలో గిన్నెలు లేకుండా కుండల్లోనే వండుకొనే వారు మరియు ఆ కుండల్లో వండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఆ కుండలు ఆ కుండలు వాళ్ళ ఒక చెక్క పైన ఒక చక్క తిరుగుతుంటే దానిపై మధ్యలో మట్టి పెట్టి ఆ కుండను తయారు చేస్తూ ఉంటారు ఆ కుండను తయారు చేసి మళ్ళీ వాటికి కొన్ని రంగులు కూడా వేస్తూ ఉంటారు ఆ కుండలు పెళ్ళిళ్ళల్లో కూడా చాలా ఉపయోగపడతాయి యాదాద్రి యాదగిరిగుట్ట యాదాద్రి నరసింహస్వామి దేవాలయాన్ని కూడా ఒక శిల్పి చెక్కాడు అది శిల్పే ఆ శిల్పికళ ఉన్న వారు ఆ దేవాలయాన్నే చెక్కారు ఎంత చాలా బాగుంటుంది రాత్రి సమయంలో ఆ దేవాలయం చాలా బాగుంటుంది ఆ శిల్పి చెక్కిన ఆ చిత్రాలను దేవాలయం పైన చూడ చూస్ చూడ చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మరియు వరంగల్ డోగ్రా మెటల్ క్రాఫ్ట్స్ చాలా బాగుంటాయి మరు సిద్దిపేటలో గొల్లభామ చీరలు అంటే అవి చాలా ప్రసిద్ధి చెందినవి అవి ఆనాటి కాలం నుంచి ఆ సిద్ధిపేటలో గొల్లభామ చీరలు అంటే అవి చాలా ప్రసిద్ధి చెందినవి ఎందుకంటే వాటికి చాలా ప్రత్యేకంగా ఉంది ఆ చీరల వల్ల అందరికీ అందరికీ మంచిగా అనిపిస్తుంది